నమస్కారమమ్మా చెప్పండమ్మ ఏం కావాలి తప్పకుండా అమ్మ మీకు పదివేలు లోపు అంటే స్మార్ట్ ఫోనే కదండి చూడండి రియల్మీ ఒకటి శాంసంగ్ రెడ్మీ ఇది వన్ ఇదేంటది ఒప్పో ఇంకా కావాలంటే మోటోలో కూడా ఉన్నాయి మా దగ్గర మీకు ఎంత జీబీ కావాలనుకుంటున్నారండి ఏమన్నా స్పెసిఫికేషన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే మీకు ఇది చూడండి మోటోరోలా నుంచి ఇది ఎనిమిది వేల ఏడొందలు పడుతుంది మీకు ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ ఫోర్ జీబీ ఒకటని ఎక్స్టర్నల్ ఏమో మీకు సిక్స్టీ ఫోర్ వరకు వస్తుంది క్యామెరా వచ్చేసరికి ఫ్రంట్ ఏమో ఎయిట్ ఎంపీ బ్యాక్ ఏమో ఫార్టీ ఎయిట్ వస్తుంది ఇంకోటి చూడాలనుకుంటే గనుక ఈ రియ రియల్మీ చూడండి ఈ రియల్మీ కూడా అంతే అండి రియల్మీ కూడా ఫోర్ జీబీ సిక్స్ జీబీ కలర్స్ అంటే సిల్వర్ ఒకటిని ఇది చూడండి బ్ల్యాక్ కలర్ కొంచెం షైన్ అవుతుంది ఈ రెండే ఉన్నాయి ప్రస్తుతానికి మీకు ఏది కావాలంటే గనుక అది మేమే అరెంజ్ చేస్తాం అదే మరి రియల్మీలో మీకు బడ్జెట్లో కావాలంటే చూపించినా ఇది ఇది ఉందిగా రియల్మీ నార్జో ట్వంటీ ఒకటిని ట్వంటీ ఏ కూడా మీకు తొమ్మిది వేల చిల్లర పడతాయండి మీకు ఏదన్నా కార్డ్ ఉంటే గనుక మీకు ఆ కార్డ్లో ఒక వేయి రూపాయల వరకు తగ్గొచ్చేమో ఎస్బిఐ గానీ యాక్సిస్ కార్డు గానీ ఉంటే ఈ రియల్మీ నోట్ ట్వంటీ అనేది మీకు సిల్వర్ ఉంటుంది బ్లూ షైన్తో బ్లూ కలర్ ఒకటి ఉంటుంది ఆలాగే ఇంకొక కలర్ ఒకటి ఉంటుందండి పీచ్ కలర్ టైపు మీకైతే మామూలుగా సిల్వర్ కలర్ అయితే బాగానే ఉంటుంది డిజైన్ కూడా బాగుంటుంది డిజైన్లో చూసుకున్నట్లయితే ర్యామ్ వచ్చేసి అది కూడా అంతే అమ్మ మీకు నైన్ తౌజండ్ అన్నాం కాబట్టి అది ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ వస్తుంది క్యామెరా కూడా అంతే ఎయిట్ జీబీ సారీ ఎయిట్ ఎంపి ఏమో ఫ్రెంట్ క్యాం వస్తుంది ఫార్టీ ఎయిట్ వరకూ బ్యాక్ క్యాం వస్తుంది ఛార్జింగ్ వచ్చేసరికి మీకు ఫ ఫైవ్ తౌజండ్ ఎంఎహెచ్ ఛార్జింగ్ బాగా ఆగుద్ది సరేనండి ఇది ఏమన్నా కార్డ్ ఇది మీకు తొమ్మిది వేల ఏడు వందల రూపాలు పడుతుందండి ఒకేలా కార్డు ఉంటే చెప్పండి మీకు సెవెన్ హాండ్రేడు డిస్కౌంట్ ఇస్తాం ఆన్లైన్ పేమెంట్ చేసినట్టు సరే అయితే తొమ్మిది వేల ఐదొందలు ఇవ్వండి సరిపోతుంది మీకు బౌ బ్యాక్ పౌచ్ కూడా ఇచ్చేస్తాం ఫ్రీగానే